నమస్తే సార్ అది అమృత రెస్టారెంటే నా నమస్తే సార్ నేను ఇందాక మీ రెస్టారెంట్కి వచ్చి కొన్ని ఆహార పదార్ధాలను అలాగే పానీయాలను ఆర్డర్ చేశాను ఇప్పుడు మీకు ఎందుకు ఫోన్ చేశాను అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు కొన్ని వాటిల్ని చెప్తే అది అవి చెప్పడం మర్చిపోయాను మీకు అవి నేను ఇందాక మీకు ఆర్డర్ ఇచ్చిన వాటితో మీరు వాటిని మల్ల పంపిస్తారు అని మీకు కాల్ చెయ్యడం జరిగింది ఇందాక నేను మీకు ఏమి ఏమి ఆర్డర్ ఇచ్చాను అంటే ఒకసారి మీరు నేను మీకు ఇచ్చినటువంటి లిస్ట్ని చెక్ చేస్తే గనక చికెన్ బిరియాని ఆర్డర్ ఇచ్చాను అండి అలాగే ఫ్రాన్స్ బిరియాని కూడా ఆర్డర్ ఇచ్చాను దాంతో పాటు ఎస్పి చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు ఈ ముడింటితో పాటు నాకు కావాల్సినవి ఏంటి అంటే మటన్ ధమ్ బిర్యానీ అలాగే చికెన్ లాలిపాప్స్ అలాగే త్రాగడానికి మిల్క్షేక్స్ అన్నమాట అండి చాక్లేట్ మిల్క్షేక్ ఒకటి స్ట్రాబెరి మిల్క్షేక్ ఒకటి నాకు మీరు పంపించాలి దానితో పాటుగా ఐస్క్రిమ్స్ ఐస్క్రిమ్స్ ఫామిలీ ప్యాక్ ఉంటుంది కదండీ అది రెండు పంపించండి ఇవి నేను చెప్పే అడ్రస్స్కి మీరు పంపించాలి అని కోరుతున్నాను నేను చెప్పే అడ్రస్స్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఇందాక ఆర్డర్ ఇచ్చినప్పుడు మీ బుక్లో నేను అడ్రస్ రాయడం జరిగింది ఆ అడ్రస్కి మీరు వీటిని పంపించాలి అని అడుగుతున్నాను మీరు తొందరగా పంపించండి ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా దాని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ ఆకలి ఆకలి అని మావాళ్లు అందరూ అడుగుతున్నారు సో మీరు తప్పకుండ వాటిని వెంటనే పంపించాలి అని అవన్నీ కలిపి పంపించండి విడి విడిగా పంపించొద్దు ఎందుకంటే ముందు ఆర్డర్ ఇచ్ఛాను కదా అని వాటిని పంపించేసి తర్వాత ఆర్డర్ వీటి పంపించొద్దు కొంచం ఒక పది నిముషాలు లేటు అయినా పరవాలేదు అన్నీ కలిపే పంపించామని మిమల్ని వేడుకుంటున్నాను సార్ మీరు చెప్పినట్టుగా చేస్తునందుకు ధన్యవాదాలు మశ్ళ మీకు కాల్ చేస్తాను ధన్యవాదాలు సార్